పిల్లలు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వంటి కలలను దానికంటూ ఏజ్ అంటూ ఏమి ఉండదు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు పెన్ పట్టి స్టార్ట్ చేయడం ఆటోమెటిక్గా వాళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉంటారు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు ఎప్పుడైతే పెన్ పట్టుకుంటారో వాళ్ళు గీసే గీతాలతో స్టార్ట్ అవుతూనే ఉంటుంది కరెక్టు ఏజ్ అంటూ ఏదీ లేదు ఆల్మోస్ట్ స్టార్ట్ త్రీ ఇయర్స్